అది మా అబ్బాయిది ఫస్ట్ బర్త్డే ఫంక్షన్ ఒకటి ఉందండి దానికి ఈవెంట్ ఉంది దానికి ఫోటోగ్రఫీ తీయాలండి ఎవరినన్నా అడిగితే మీది బాగుంటుందని చెప్పారు అందుకని ఈడకు వచ్చాం అదే అండి చాలా మంది చెప్పారు అందుకని వచ్చాం మొత్తం అండి ఇంకా మొత్తం మీకు ఇస్తామని అనుకుంటున్నాం మరి ఎలా చెప్తారు ఎలా ఉంటాయి అంటారు మీరు ఏమేమి చేయగలుగుతారు ఈరోజు ఇప్పుడు కావల్సిస్తే మీరు ఇన్విటేషన్ కార్డులు కూడా మీరు ప్రింట్ చేస్తారండి ఎలాగండి ఫుల్ ప్యాకేజీ రేట్లు ఎలాగ ట్వంటీ థౌసండ్ చూడండి మరి మరి తెలిసిన వాళ్ళా ఇక్కడ మీకు స అనీల్ కుమార్ గారు తెలుసు కదా ఆయన చెప్పారు సరే అండి అయితే మీరు దానికి కాయం చేయండి ఎప్పుడు వస్తారు మీరు చూస్తారు డెకరేషన్ ఎలా ఉండాలంటారు మొత్తం డెకరేషన్ ఫ్లవర్లు అన్నీ మీరు తెచ్చుకుంటారా మరి మీరు చూడండి మరి బాగుండాలి మాట రాకూడదు అసలు మాకు సరే అండి ఎప్పుడు వస్తారు చూసుకోవడానికి సరే అండి రండి నేను సరే అండి సోమవారం మీరు రండి ఇక్కడకు వచ్చిన తర్వాత ఫోన్ చేయండి నేను కుదురుస్తాను మీరు వస్తారు కదా సోమవారం సోమవారం వస్తారు కదండి అప్పుడు చూద్దాం సరే అండి